మా వంటింట్లో కరెంటుతో పని చేసే కొన్ని వస్తువులు రైస్ కుక్కర్ మిక్సరు ఓవెను జ్యూస్ మేకర్స్ ఇంకా ఎలక్ట్రిక్ చిమ్నీ ఇంకొకటి ఎలక్ట్రిక్ స్టవ్ ఇలాంటి వివిధ రకాలైన కొన్ని వస్తువులు మా ఇంటి వంటింట్లో ఉపయోగిస్తారు పాతకాలంతో పోలిస్తే పురాతన కాలంలో ఇటువంటి కొన్ని సౌకర్యాలు లేకుండా గడిపారు ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ అనేది కూడా అప్పట్లో లేకుండేది అప్పట్లో మన వంటింట్లో రాళ్ళు పెట్టి లేదా ఇటుకలతో వంట పె కట్టెలతో వంట చేసేవారు ఇప్పుడు చాలా మంది జనాలు జీవితాన్ని సులభంగా చేసుకోవడానికి కొన్ని సౌకర్యాలు అంటే ఈ గ్రైండర్సు మిక్సీ మిక్సీ గ్రైండర్సు ఇలాంటివి ఓవెన్సు ఇలాంటివి ఎలక్ట్రిక్ అంటే కరెంటుతో పని చేసే వస్తువులను కనుగొన్నారు దీనివల్ల ఎంతో సులభంగా కా సమయానికి తొందరగా అయిపోయే లాగా చాలా ఉపయోగపడుతున్నాయి ఇవి ఈ కాలంలో ఇది చాలా చౌకగా ఆన్లైన్లో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది అయితే మిక్సీ గ్రైండర్లు లేకపోతే చాలా కష్టంగా ఉంటుందని ఇప్పటి జె ఇప్పటి మహిళలు లేదా గృహిణులు అనుకుంటారు చాలా మంది గమనించడానికి ఇవి చిన్న చిన్న వస్తువులైనా కానీ తొందరగా సమయాన్ని సేవ్ చేయడం ఇంకా పనులు తొందరగా చేసుకోవడం ఇలాంటివి కొన్ని సమయాన్ని సేవ్ చేయడం వంటి ఉపయోగాలు ఉన్నాయి అలాగే వంట వంట చేసుకోవడానికి ఉపయోగించే రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ స్టవ్ ఓవెను ఇవన్నీ లేకుండా పోవడం వల్ల ఒకప్పుడు వంటింట్లో ఉపయోగప ఉపయోగపడే కొన్ని స్టవ్వులు అవన్నీ మేము మనం చూడకపోతుండొచ్చు ఊళ్ళలో చూసినప్పటి కొన్ని పాత పురాణమైన స్టౌలు కొన్ని మనం చూసాము అవి బొగ్గుతో కానీ కట్టెలతో కానీ ఇంకా కట్టెలతో వచ్చిన కొన్ని పొట్టు యూజ్ చేసి చేసేవారు ఇలా బర్నింగ్ అంటే మంట మంటతో వంటలు చేసేవాళ్ళు ఇలాంటివి ఎన్నో ఉపయోగించేవారు పాతకాలంలో అలాగే గ్రైండ గ్రైండర్స్కి బదులు కొన్ని రాళ్ళతో తయారుచేసిన కొన్ని రుబ్బు రోళ్ళ రాళ్ళను ఉపయోగించేవారు ఇలాంటివి ఎన్నో మంచి మంచి ఉపయోగాలు ఉండేవి అప్పుడు మనుషులు ఎంత మంచిగా కష్టపడి వాళ్ళకు నచ్చిన విధానంలో చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి సౌకర్యం ఇలాంటి మంచి మంచి అప్డేటేడ్ టెక్నాలజీ పెరిగినందుకు మనం ఇప్పుడు మిక్సర్లు గ్రైండర్లు సిలిండర్లు ఓవెన్లు అన్నీ యూజ్ చేసుకుంటున్నాము ఇవన్నీ ప్రతీ ఒక్కరి వంటింట్లో ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ వంటింట్లో ఇవైతే ఇప్పుడు కంపల్సరిగా ఉండాలి అని అందరూ అనుకుంటారు అది ఉండాలి ఎందుకు అనంటే అది సౌ మంచి సౌకర్యం గా ఉంటుంది ఈ ఓవెన్స్లో అయితే ఒకప్పుడు ఓవెన్స్ లేవు ఈ మంట పైనే కాల్చుకొని తినేవారు కానీ ఇప్పుడు ఓవెన్సు అనగానే ఒక రెండు నిమిషాల్లో వేడి చేయగానే లేదా ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో పదిహేను నిమిషాలలో తయారయ్యే కొన్ని ఎన్నో వెరైటీలు మనము వన్ చేసుకోవచ్చు ఓవెన్లో జ్యూస్ మిక్సర్సు మనం చూసినట్లయితే అట్లాంటి జ్యూస్ మిక్సర్స్లు పాతకాలంలో ఏమీ లేకుండే అవేవి ఇవన్నింటితో కాకుండా రీఫ్రిజిరేటర్స్ అనగా ఫ్రిడ్జ్ ఈ రీఫ్రిజిరేటర్స్ అయితే చాలా అవసరం నిత్య అవసరము మన లైఫ్స్టైల్లో చూసుకుంటే ప్రతీ ఒక్కరి కిచెన్లో ఇవన్నీ నిత్యము చూసే వస్తువులే ఈ ఈ డి రీఫ్రిజిరేటర్స్ అనేవి మనం కూరగాయలు దాచుకోవడానికి లేదా తినే పదార్థాలను దాచుకోవడానికి మనము ఉపయోగిస్తాము ఇలాంటి ఈ రీఫ్రిజిరేటర్కి బదులుగా పాతకాలంలో ఏమి ఉపయోగించారు అని ఆలోచన కూడా మనకి ఎప్పుడూ రాలేదు ఎందుకంటే అవి మనకంత అలవాటుగా అయిపోయాయి పాతకాలంలో ఇలాంటి మిక్సీ జార్లు ఇవన్నీ ఏమి ఉపయోగించేవారు కాదు రీఫ్రిజిరేటర్కి బదులు ఒక మంచి ఏమి అంటారు చెక్క చెక్క బాక్స్ తీసుకొని అందులో ఈ ఈ యొక్క ఐస్ని లేకపోతే ఆ మంచు మంచుని అందులో దాచిపెట్టి అంటే అందులో పెట్టి వాటిపైన మనకి కావలసిన ఫుడ్డునీ లేదా ఈ కూరగాయలని లేదా ఇవన్నీ మనకు కావాల్సినవి ఏవైతే దాచి పెట్టుకోవాలి ఆహారాన్ని తాజాగా ఉంచడానికి అలాంటి కొన్ని పద్ధతులు చేసే ఉపయోగించేవారంట అయితే మనం మొదట ఎలక్ట్రిక్ రీఫ్రిజరేటర్ అనేది పంతొమ్మిది వందల పదమూడులో తయారు చేసిందంట అప్పుడు అంతకుముందు జనాలు ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి ఎన్నో కొన్ని మార్గాలు ఉండేవట చల్లటి ప్రాంతాల్లో ప్రాంతాలలో అయితే ఆహారాన్ని ఎలా అంటే మంచు మంచులో నిల్వ చేసుకునేవారంట సూర్యకాంతి పడకుండా వెచ్చని ఐసుతో ఒక డబ్బాలో అంటే లేదా ఒక చక్కని పెట్టికలో అందులో ఐస్ని నిల్వ ఉంచి దానిలో సూర్యకాంతికి సూర్యకాంతికి దూరంగా పెట్టేవారంట వెచ్చని ప్రదేశాల్లో పెట్టేవారంట అలాగే నాలుగు వందల బీసీ శతాబ్దంలో ఆహారాన్ని నిల్వ యొక్క పద్ధతులు చాలా కనుక్కున్నారట అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇవన్నీ మనకు అవన్నీ తెలియవు ఎందుకు అనంటే కాలం మారుతుంది ఈ టెక్నాలజీ పెరుగుతుంది దీనివల్ల మనకి ఇవన్నీ తెలియ తెలియవు తెలుసుకోవాలని ఆలోచన కూడా ఎప్పుడూ రాకుండొచ్చు పంతొమ్మిది వందల నాటి మంచు ఇల్లు కూడా సాధారణంగా ఐస్ డెలివరీ ఐస్ అంటే చల్ల చల్లటి ప్రదా మంచి చల్లని ప్రాంతాలలో ఈ యొక్క ఇళ్ళల్లో మంచు గుంటలు త్రవ్వి అందులో మనకి కావలసిన అంటే మనకు చల్లగా నిలువ పడే కొన్ని మంచి కూరగాయలని లేదా పళ్ళని ఇంకా ఆహారాన్ని పాడవకుండా ఉండే కొన్ని వస్తువులని అలా ఒక గొయ్యి తవ్వి అందులో కొంచెం తగినంత మంచు వేసి అందులో ఈ ఆహారాన్ని నిలువ ఉంచేవారట వేసవి సెలవుల్లో అయితే మంచి గుంటలు పూర్తవుతాయి కాబట్టి కరిగిపోతాయి కాబట్టి ఐస్ బాక్స్ని తీసుకొని ఐస్ బాక్సు ద్వారా అలా చేసేవారట చివరగా పంతొమ్మిదవ శతాబ్దంలో చాలామంది ఆహారాన్ని చెక్కతో చేసిన ఐబా ఐస్ బాక్స్లో తాజాగా ఉంచేవారట ఈ క్యాబినేట్లు ఆహారాన్ని చల్లగా ఉంచడానికి పెద్ద మంచు దిబ్బలను కలిగి మంచి దిబ్బలలాగా ఉంటాయంట ఈ ఐస్ బాక్సులు ఏ ఎన్యుమరేషన్ కోసం టిన్ లేదా జింక్ జింక్ వాటితో చేస్తారట ఐస్ డెలివరీ వ్యాపారాలు పెరిగాయట దీని వల్ల ఆహారం సంరక్షించడానికి మరిన్ని గృహిణులకు మంచి అవసరంగా నిలిచిందట అలా ఆహారాన్ని ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా మనం అందరం అంటే ఆ కాలంలోని వారు అలా దాచుకునేవారు ఇప్పుడూ ఎన్నో రకాల రిఫ్రిజిరేటర్లు వచ్చాయి అలాంటివి చూస్తే చిన్నవి ఫస్టు చిన్నవి నుంచి పెద్దవి వరకు ఎన్నో మోతాదులో దాచి పెట్టుకొనే కొన్ని రీఫ్రిజరేటర్లని కనుకొన్నారు వంటింట్లోకే కాకుండా ఇంకా మరెన్నో ల్యాబ్లలో ల్యాబరేటరీస్లలో ఉపయోగించే వస్తువులు పెట్టుకోవడానికి కేవలం వంట కోసమే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగించే రీఫ్రిజరేటర్స్లు కూడా ఉన్నాయి అలాగే ఈ వండే విధానాలు కట్టెల పొయ్యి మీద వండే వంట ఎంతో రుచికరమైనదిగా ఉంటుంది అలాగే ఇప్పుడు మనం మనం ఈ ఎలక్ట్రిక్ స్టవ్తో చేసుకునే వంటకు దానికి చాలా తేడా ఉంటుంది ఆ రుచికరమైన ఆహారం మనకి కట్టెల పొయ్యి మీద వండితే కానీ రాదు ఇంకా ఆ కాలంలో చేసే వంటలు ఆ రుచి ఆ వేరు అలాగే టెక్నాలజీతో పాటే మనం మారిపోయాం కాబట్టి రుచికరమైన ఆహారం లేకున్నా కానీ టైంకు అయ్యే అయ్యే విధంగా మనం చూసుకుంటున్నాము అలాగే అప్పట్లో బొగ్గుతో వంట చేసేవారట ఎలక్ట్రిక్ స్ట ఎప్పుడైతే ఎలక్ట్రిక్ స్టవ్లు లాంటివి ఎంత సులభంగా అంటే రెండు నిమిషాలలో మనం చకచక చేసుకొని ఈ యొక్క మంచి సౌకర్యాన్ని మనం పొందుతున్నాము ఇంకా గ్రైండర్లకు బదులుగా మంచి రోకలి రోకలి రాళ్ళు మంచి రాళ్ళతోని మనము అప్పట్లో మంచిగా మన బామ్మలు కానీ మన పూర్వం యొక్క మనుషులు పూర్వం ఆనాటి మనుషులు మంచిగా ఏం చక్క పసుపు కానీ కారం కానీ మంచిగా ఒక రుబ్బురాళ్ళతో రుబ్బి చక్కగా వంట చేసేవారు అలాంటి వంట మనం తినడం ఎంతో టేస్టీగా ఉండేది అప్పట్లో ఇంకా మంచి ఆరోగ్యం కూడా మంచి ఫిట్నెస్గా ఫిట్నెస్తో ఉండేవారు ఇలాంటి ఎన్నో ఆపర్చునిటీస్ మనకి లేవు ఇప్పుడు కానీ కాలంతో పాటు మనం మారిపోయాము ఎలక్ట్రిక్ సిటీ లేకపోతే మనం మనకు ఇవన్నీ ఉండవు ఎన్ని టెక్నాలజీస్ అంటే మిక్సర్ గ్రైండర్లు ఎన్ని వాడినా కానీ అప్పటి అంత గట్టితనమైతే మనలో లేదు అప్పటి హెల్త్ ఫైన్ ఫిట్నెస్ మనం మెయింటైన్ చేయలేము కాబట్టి మనం వీలైనంత వరకు మనం కొన్ని పా కొన్ని తీసుకొని వాడవచ్చు ఈ గ్రైండర్ లాంటివి చిన్న చిన్నవి మనం వాడుకోవచ్చు ఊళ్ళలో చూస్తే ఇప్పటి వరకు కొన్ని కట్టెల పొయ్యిలతో చేసే వంటకాలు ఊళ్ళలో పండగలు రాగానే ఇలాంటివి కొన్ని పిండి వంటలు చేస్తూ ఉంటారు అవి ఎంతో టేస్టీగా ఉంటాయి మనము ఊళ్ళలో వెళితే చూడవచ్చు ఇవి అనే కాదు కొన్ని చిన్న చిన్న వస్తువులు వెనుకట అంటే పాతకాలంలో ప్రాచీన కాలంలో ఉపయోగించిన కొన్ని వస్తువులని మనం చూడవచ్చు అవి మనకి చూడటానికి క్రొత్తగా అనిపించవచ్చు కానీ అప్పటి వస్తువులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి